ప్రత్యామ్నాయ వైద్యం గురించి నాకు తెలుసు ఆయుర్వేదం సిద్ధవైద్యం హోమియోపతి వంటి పద్ధతులతో సహజంగా ప్రాక్టీసులు దేహాన్ని మరియు మనస్సు సమతుల్యంగా ఉంచేందుకు దృష్టి పెడతాయి ఈ పద్ధతులు కొన్ని సందర్భాల్లో ఫలితాలను ఇస్తాయి కానీ వాటిని చాలా జాగ్రత్తగా పరీక్షించడమే కాదు అనేక పరిస్థితుల్లో తగినంత అధ్యయనం అవసరం నేను ఆసుపత్రుల పైన ఆధారపడేందుకు పరిగణిస్తా అది పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది వ్యాధి తీవ్రత లేదా ఆరోగ్య సమస్యను దృష్టిలో ఉంచుకోని వైద్యాన్ని నిలహా తీసుకోవడం చాలా ముఖ్యం కొన్ని సందర్భాల్లో ఆసుపత్రి వైద్యం అవసరం కానీ కొన్ని స్వల్ప సమస్యలకు ప్రత్యామ్నాయ వైద్యం మరొక మంచి మార్గం ఉండవచ్చు